నెగటివిటీ ప్రోడక్ట్

ఒక యాప్లో ఒక టీ షర్ట్ బుక్ చేసుకున్నా అయితే టీ షర్ట్ నేను పెట్టుకున్న సైజ్ ఎల్ అది వచ్చింది ఎస్ అది నేను పెట్టుకున్న సైజ్ కాకుండా నాకు వేరే సైజ్ వచ్చింది అది ఎందుకు వచ్చిందని యాప్లో అడిగితే వాళ్ళేం రిప్లై ఇవ్వడం లేదు అలా అని కస్టమర్ కేర్కి కూడా కాల్ చేసా అయినా వాళ్ళేం చెప్పడం లేదు ఆ టీషర్ట్ మాత్రమనే కాదు ఆ సైజ్ అనే కాదు మళ్ళా నేను పెట్టుకున్న కలర్ బ్ల్యాక్ వచ్చింది రెడ్ కలర్ కలర్ డిఫరెంట్ వచ్చింది సైజ్ డిఫరెంట్ వచ్చింది అలాగే టీషర్ట్ ఏమన్నా బాగా వచ్చిందా అంటే డామేజ్గా వచ్చింది రిప్ మెసేజ్ చేస్తే లేదు వాళ్ళని కాంటాక్ట్ అవుదాం అంటే కాంటాక్ట్ కలవడం లేదు నేను పెట్టుకున్న సైజ్ ఒకటి వచ్చింది ఒకటి నేను పెట్టిన కలర్ ఒకటి అది వచ్చింది ఒకటి చెప్ వాళ్ళని ఏం చెయ్యాలో తెలియట్లేదు అలాగే మన ఆ టీషర్ట్ అనే కాదు అలాగే ఇంకోటేంటి మన లోయర్ రన్నింగ్ రన్నింగ్ షార్ట్ ఇన్నర్ అండ్ ఒక లోయర్ కూడా పెట్టాను క్వాలిటీ రాలేదు కానీ ప్రైజ్ మాత్రం బాగానే తీసుకున్నాడు క్వాలిటీ లేకుండా చెత్త క్వాలిటీతోని షార్ట్ లోయర్ పంపించారు అది అసలు ఎలా ఉందంటే చూడ్డానికే దరిద్రంగా ఉంది అలా క్వాలిటీ లేకుండా మనం పెట్టింది కాకుండా వేరేది వస్తే వాళ్ళని ఏం చేయ్యాలంటే మింగేయాలి వాళ్ళని వాళ్ళకి యాప్లో కంప్లైంట్ చేసా యాప్లో కంప్లైంట్ చేస్తే సార్ మీరు పెట్టిందే వచ్చింది మీరు పెట్టిందే వచ్చింది అదే సార్ మీరు పెట్టింది అనంటే లేదు నేను వేరే పెట్టా అంటే వాళ్ళు వినలేదు ఓకే అని రిటర్న్ పెట్టా రిటర్న్ పెడితే వచ్చి ప్రోడక్ట్ తీసుకెళ్ళాడు టీ షర్టూ టీ షర్టూనూ షార్ట్ ఇన్నర్ తీసుకెళ్ళాడు కానీ వన్ వీక్లో మనీ రీపే అయిద్దు రిటర్న్ రీపే అయిద్దు అని చెప్పాడు రీఫండ్ అయిద్దని వన్ వీక్ కాదు థర్టీ డేస్ అయినా మనీ రీఫండ్ కాలేదు అలా మనీ పోగొట్టుకుని క్వాలిటీ లేనివి మనం పెట్టింది ఒకటి మనకి వచ్చింది ఒకటి క్లాత్ మనం పెట్టుకున్న సైజ్ వేరు వాళ్ళు వచ్చిన సైజ్ వేరు కలర్ డిఫరెంట్ అన్నీ డిఫరెంట్గానే వస్తుంది ఈ ఆన్లైన్ షాపింగ్ అసలు చేయడమే తప్పు అలా ఏది పెట్టుకున్నా అలా డిఫరెంట్గా మనం మనం పెట్టిన సైజ్ అన్నా లేకపోతే క్వాలిటీ లేకుండానైనా లేకపోతే డామేజ్ అవుకుంటూనన్నా అలా ఏదన్నా ఒకటి జరుక్కుంటూనే వస్తున్నాయి తప్ప నేను పెట్టినదైతే ఇంకా రానన్నా రాలేదు చెత్త మెయింటెనెన్స్ చెత్త మెయింటెనెన్స్ వాళ్ళకి మెయింటెన్ చేయడం రావట్లేదా మరి కావాలనే పంపిస్తున్నారా మరి వీళ్ళకి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు మనం తెలియదు కదా ఏదైతే అయింది అని అట్లా పంపిస్తున్నారా తెలియట్లేదు మనము ఆన్లైన్లో షాపింగ్ ఏదో కొంచెం తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఉన్న బట్టలు అవి వస్తాయి కదా అని మనం షాపింగ్ చేద్దామని మనం అనుకుంటే వాళ్ళు పంపించేటివి మాత్రం వేరు మనం పెట్టుకునేదొకటి వాళ్ళు పంపించేది ఒకటి అలా తీసుకుంటున్నారు కానీ డబ్బులు తీసుకుంటున్నారు మరి డబ్బులేమన్నా రిటర్న్ రీపే రీఫండ్ చేస్తున్నారా అంటే డబ్బులు రీఫండ్ చేయడం లేదు అదేదో మనం పెట్టిన క్లాతు మనం పెట్టిన సైజు అదే కలరు డ్యామేజ్ కాకుండా పంపిస్తే బాగుంటుంది కదా అలా నాకు రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి మనం పెట్టిన క్లాత్ కాదు సైజ్ లేదు కలర్ లేదు పైగా డ్యామేజ్ అయ్యి వచ్చాయి వాళ్ళని యాప్లో కంప్లైంట్ చేస్తేనేమో వాళ్ళు పట్టించుకోవట్లేదు నార్మల్ కా మన డెలివరీ బాయ్ని అడిగితేనేమో సార్ నాకు తెలియదు మీరు పెట్టింది అదే కదా సార్ అంటాడు అది ఎవరిని అడగాలనో ఏం చేయాలనో తెలియదు మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు ఇది ఎలా చేయడం ఇంక మా మా అన్నయ్య మా కజిన్ బ్రదర్ ఒకతను ఫాస్ట్ట్రాక్ వాచ్ ఫాస్ట్ట్రాక్ వాచ్ అండ్ బడ్స్

బడ్స్ బాగానే వచ్చాయి బడ్స్ బాగానే వచ్చాయి బడ్స్ మంచి క్వాలిటీ అంతా ఉంది ఓకే పర్లేదు మనం పెట్టి మనం పెట్టింది ఓ క్వాలిటీ అయితే ఓ క్వాలిటీ వచ్చింది కానీ కొంచెం ఓకే అవి మన అవి కొంచెం ఓకే పదిహేను వందలు తీసుకున్నాడు కానీ అవి కొంచెం ఓకే కానీ ఈ ఫాస్ట్ ట్రాక్ వాచ్ అనేది థౌజండ్ పెట్టి బుక్ చేశాడు మా అన్నయ్య ఆన్లైన్ పేమెంట్ చేశాడు ఆన్లైన్ పేమెంట్ మనకు వచ్చిన వాచ్ ఫాస్ట్ట్రాక్ ఫాస్ట్ట్రాక్ వాచ్ డూప్లికేట్ బయట ఎక్కడనైనా జాతరలో ఏడనైనా మార్కెట్లో కొనుక్కుంటే టూ హండ్రడ్కు థ్రీ హండ్రడ్కు ఫోర్ హండ్రడ్కు వచ్చే వాచ్ థౌజండ్ పెట్టి మావాడు బుక్ చేసింది మావాడు వేరే వాచ్ వచ్చింది వేరే వాచ్ అలా మోసాలు చాలా జరుగుతున్నాయి ఆన్లైన్ షాపింగే చేయకూడదు ఆ ప్రొడక్ట్స్ ఆ యాప్లని నమ్మకూడదు వాళ్ళు మళ్ళీ రీఫండ్ ఏమన్నా మనీ రీఫండ్ చేస్తారా రిటర్న్ పెడదామా అంటే వాళ్ళు చెయ్యరు అందుకే మనం ఏం చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని మనం ఆ వచ్చిన ప్రొడక్ట్ చూసుకొని అప్పుడు పేమెంట్ చేసేయాలి అలా చేస్తే ఇది కొంచెం అన్నా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంకోసారి ఆన్లైన్ షాపింగ్ చేయ్యాలంటేనే ఈ రెండు సంఘటనల వల్ల భయం భయం వేస్తుంది అందుకే మనం రీపే మనం ఆన్లైన్ షాపింగ్ చేయ్యకూడదు ఈ శారీస్ అయినా ఏమైనా అసలు ఆన్లైన్ షాపింగే చేసుకోకూడదు అది నా ఒక నిర్ణయం